కాలక్రమేణా టెలికమ్యూనికేషన్ వ్యవస్థ చాలా మార్పు చెందుతూ వచ్చింది టెలిఫోన్ టెలివిజన్ ఇంటర్నెట్తో సహా అనేక కొత్త సాంకేతాలు వచ్చాయి అప్పట్లో కేబుల్ టెలివిజన్ ఎలా ప్రాధాన్యత వహించేదో మన అందరికీ తెలిసిందే ఇప్పుడు అలానే ఇంటర్నెట్ విజయవంతం అవుతూ వస్తోంది మరియు దాన్ని ప్రయోగించడం చాలా కష్టం ఇప్పుడు గత ఇరవై సంవత్సరాలలో టెలికమ్యూనికేషన్ చాలా భారీగా మారింది అలానే ఇంటర్నెట్ రావడం మన అందరికీ ఎంతో సులభంగా పనులు జరగడం అవుతుంది మార్పుల ఫలితంగా మన కమ్యూనికేషన్ విధానం చాలా మారింది ఇప్పుడు మనం ఇతరులతో కమ్యూనికేట్ చేసుకోవడానికి టెక్సటింగ్లు ఫోన్ కాల్స్లు వీడియో కాల్స్లు ఫైల్స్ పంపించుకోవడం ఫొటోస్ పంపించుకోవడం చాలా సులభం అయింది టెలికమ్యూనికేషన్ రంగంలో ఈ మార్పులు మన జీవితాలపై చాలా ప్రభావితం చూపాయి ఈ టెలికమ్యూనికేషన్ ఒక ఫోన్ ద్వారా ఇంకొకరితో మనం సులభంగా ఇతరులతో మాట్లాడవచ్చు ఇక్కడ నుండి మాట్లాడినా మనం వేరే ప్రదేశంలో ఉన్నవారితో ఈ యొక్క టెలికమ్యూనికేషన్ అనేది కనెక్ట్ చేస్తుంది మరి అలానే వేరే వాళ్ళతో మనం కనెక్ట్ అయ్యి మాట్లాడగలిగి మెసేజులు పంపుకోగలుగుతున్నాం అలానే మనం ఈ యొక్క టెలికమ్యూనికేషన్ రావడం ద్వారా ఎంతో అవగాహనతో ఉంటుంది మనకి ఎంతో సహాయపడుతూ వస్తుంది ఈ విధంగా కార్యక్రమేణా టెలికమ్యూనికేషన్ మనలో అలానే దేశమంతటిలో ఎంతో మార్పులు తీసుక వచ్చిందని చెప్పగలము